గుడ్ ఈవెనింగ్ చెప్పండి అవును ప్రిన్సిపల్నే మాట్లాడేది ఏ క్లాస్ ఎయిత్ క్లాసా చెప్పండి ఏమైనా ప్రాబ్లం ఉందా ఫోర్ డేసా ఇప్పుడు హై స్కూల్ వాళ్ళకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి పిల్లలకి మీరు ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్ అని లీవ్స్ అడిగితే ఏం చేయాలి మేము ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్లో మార్క్స్ రాలేదు అంటే మీరే మళ్ళీ వచ్చి గొడవ చేస్తారు ఇక్కడ సరైతే అయితే చూడండి పోస్ట్పోన్ చేసుకోండి ట్రిప్ ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ కదా ట్రైన్ టికెట్ ట్రైన్లో వెళుతున్నారా ట్రిప్కి మరీ ఎగ్జామ్స్లో ఏమైనా కూడా మాకు సంబంధం లేదు మరి నెక్స్ట్ ఫైనల్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఏమి ఉన్నా కూడా మీకు చెప్పలేదయా బాబు ఎగ్జామ్స్ ఉన్నాయని అదే మేము నిన్ననే ఇన్ఫామ్ చేసాము స్టూడెంట్స్కి కూడా మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి లీవ్ ట్వెంటీ ట్వెంటీ థర్డ్ వరకు ఎగ్జామ్సే ఉన్నాయి ట్వెంటీ టు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎయిత్ క్లాస్ అన్నారు కదా ట్వెంటీ థర్డ్ వరకు ట్వెంటీ టు వరకు ఎగ్జామ్సే ఉన్నాయి ట్రిప్ పోస్ట్పోన్ చేసుకోండి సరే